నమస్కారం అండి

అదే విజయవాడ చూసారా అండి ఎంత మారిపోయిందో చాలా అభివృద్ధి అయిపోయిందండి బాబు

అవునండి అదే పది ఉన్నాయి అండి బాబు పదిహేను సంవత్సరాల క్రితం అయిదో ఎన్నో ఉండేవండి బాబు అంతే అహ అంత అహ అంత అభివృద్ధి చెందిందండి

అబ్బా

అబ్బా చాలా బాగున్నాయండి

అవునండీ చాలా గందరగోళం అయిపోయింది అండి బాబు నాకు ప్లాట్ఫారంలు వేతుక్కునేసరికి ఏదో ఆయనేమో పదో నంబర్ అన్నారు నాకు ఏమో అది కనపడలేదు ఎక్కడికి వెళ్ళాలో తెలీలేదు కొత్త కదండి ఎక్కడి వరకు వేళ్తారండి ఆహ సరే అండి ఏదో అంటున్నారు ఇందాక

అవునులేండి

అవునండీ బాబు చాలా అంటే చాలా అంటే మేము ఎప్పుడు రాలేదు కదండీ నాకు అందుకనే చాలా చాలా తెలుస్తుందండి మారిపోయినట్టు అవునండీ అహ దేనికి అంటారండీ అది అవునండీ పెద్ద స్టేషన్ కదండి హైదరాబాద్ పెద్దదా అండి విజయవాడ పెద్దదా అండి అవును ఆహా

సరే అండి అయితే అదే సరే అండి సరే నీరసంగా ఉందంటున్నారు కదా కింద పడుకోకపోయారా మాది కింద బెర్తే సరే అండి మీ ఇష్టం అండి ఏదైనా ఇబ్బంది ఫీల్ అయితే చెప్పండి లేదా మా బెర్త్ ఇస్తాను కింద పడుకుందురు కానీ నేను పైకి వెళ్తాను సరే అండి ఉంటానండి